నేను ఎప్పుడు ప్రయాణికుడిగా అటువంటివి ఎప్పుడు ఎదుర్కోలేదు సో ఒక్క సారి ఎదుర్కొన్నపెట్రోల్ బంకులో సో నేను బైక్ మీద ట్రావెల్ చేసేటప్పుడు అన్ఎక్స్పెక్ట్గా బైకులో ఫ్యూయల్ అయిపోతే దగ్గరలో ఎక్కడైనా పెట్రోల్ ఉంటే బాగుండును రా బాబు అని అనుకునేవాన్ని ఫుడ్ కంటే మరుగుదొడ్ల కంటే ఎటువంటి బాధపడే అటువంటి ఎటువంటి బాధలు పడలేదు ఒక్క పెట్రోల్ కొనేదాని కోసమే నేను ఎప్పుడు ఒక చిన్న ఇబ్బంది ఎదుర్కొన్నాను సో ఇక్కడ నుంచి కేర్గా చూసుకుంటాము